హలో డ్రైవర్ అన్న నాకు కొంచెం వేరే అర్జెంట్ పని పడింది అన్న జర వేరే కారణం వల్ల నేను వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది కొంచెం నా మనీ నాకు రిటర్న్ చేయండి అన్న అనుకోకుండా వా వేరే పనికి వెళ్ళాలన్నా మీ దగ్గర ఫోన్పే గూగుల్ పే ఏదైనా సరే అన్న నాకు మనీ రిటర్న్ చేయండి లేకపోతే బ్యాంక్ నుంచి కూడా నాకు మనీ పంపియండి అన్న నాకు ఏదైనా పర్లేదు మీకు కావాలనుకుంటే వేరే బుక్కింగ్స్ వస్తాయన్న కానీ నా వర్క్ ఆగిపోతుంది కొంచెం అర్జెంట్ పని ఉంది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీకు వీలు ఉంటే బ్యాంక్ ఎకౌంట్ అయినా పర్లేదన్న ఓకే నాకు బ్యాంక్ ఎకౌంట్ అయినా పేటీఎం అయినా ఏదైనా పర్లేదన్నా నా దగ్గర మూడు ఉన్నాయి నా అదే అన్న నా దగ్గర ఉన్న పైసలన్ని మీకే పే ఫోన్పే చేశాను పే చేశాను ఇప్పుడు వేరే అర్జెంట్ పనికి వెళ్ళాలన్నా నా దగ్గర సరిపడ డబ్బులు లేదు అందుకే నేను ఇంత రిక్వెస్టింగా అడుగుతున్నాను కొద్దిగా ఏమీ అనుకోకుండా ఫో ఏదైనా ఫోన్పే గూగుల్ పే ఏదైనా పర్లేదు నాకు కొంచెం తొందరగా పేమెంట్ అనేది చేస్తే నాకు వేరే వర్క్ ఉంది కొంచెం తొందరగా వెళ్ళాలి నాకు తెలుసు మీ బుక్కింగు కొంచెం ఇబ్బంది అవుతుంది అని క్యాన్సిల్ చేస్తే ఇబ్బంది అవుతుందని తెలుసు కానీ నేను ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానన్నా కొంచెం తొందరగా నాకు పేమెంట్ చేయండి ఓకే అన్న చేయండి